మా వీధిలో చెత్త బుట్టుందండి చెత్తబుట్టలో మూత లేదు దానికి దోమలు అవి ఇవి ముసురుతూ అందరికీ జ్వరాలొస్తున్నాయని చెప్తున్నారు అది కొంచెం గలీజ్గా ఉంది చూడ్డానికి బాగలేదు అందులో దాంట్లో ఉండే దోమలన్నీ మాకు అందరికీ పారి జ్వరాలు అది ఇది వస్తున్నాయి మీరు మున్సిపల్ కార్యాలయానికి కొంచెం ఫోన్ ద్వారా కానీ మీకు ఎవరికైనా తెలిసుంటే గానీ చెప్పి దానికి మూత ఉండే చెత్త బుట్ట తెచ్చిపెట్టగలరా తెచ్చి పెట్టండి